హలో గుడ్ ఈవెనింగ్ మ్యాడమ్ మ్యాడమ్ నేను వికారాబాద్ కాలేజ్ స్టూడెంట్ మా మాట్లాడుతున్నాను మ్యాడమ్ జూని జూనియర్ కాలేజ్ సంగీత మ్యాడమ్ మ్యాడమ్ ఎమ్పీసీ గ్రూప్ మ్యాడమ్ మ్యాడమ్ నేను కొత్తగా వచ్చిన కాలేజ్కి నాది పర్స్ పోయింది మ్యాడమ్ దానిలో అమౌంట్ ఉంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఏటీఎం కార్డ్ ఉంది అది పోయింది మ్యాడమ్ లేదు మ్యాడమ్ బ్యాగ్ తీసుకోని వాష్రూమ్స్ దగ్గరకి వెళ్ళిన మ్యాడమ్ అక్కడ పెట్టి వచ్చేసరికి పోయింది మ్యాడమ్ బ్యాగ్ ఉంది కానీ బ్యాగ్లో నుంచి పర్స్ పోయింది లేదు మ్యాడమ్ నేను కొత్తగా వచ్చిన మ్యాడమ్ ఫస్ట్ డే క్లాస్కు వచ్చిన మ్యాడమ్ అంత పరిచయం లేకుండే ప్రొసీజర్ ఏమి ఉంటుంది మ్యాడమ్ దీనికి మళ్ళీ నేను అంటే కొంచెం కాలేజ్ స్టూడెంట్స్ కదా మ్యాడమ్ కొంచెం అన్నా కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది అన్నట్టు నమ్మకం మీద అక్కడ పెట్టి వెళ్ళాను లేదు మ్యాడమ్ నేను హాస్టల్లో ఉంటాను మ్యాడమ్ అసలు హాస్టల్ ఫీస్ కట్టేది ఉండే అమౌంట్ ఉంది మ్యాడమ్ అందులో బీ బ్లాక్ మ్యాడమ్ ఫోర్త్ ఫ్లోర్ మ్యాడమ్

ఓకే మ్యాడమ్ లిస్ట్ ఔట్ ఓకే మ్యాడమ్ ఎలాగైన చూడండి మ్యాడమ్ థ్యాంక్ ఓకే ఓకే మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్ అంటే బస్ అది బస్ స్టాప్కి వచ్చిన మ్యాడమ్ అక్కడికి స్నాక్స్ తీసుకుందామని చూసేసరికి లేదు మ్యాడమ్ వన్ అవర్ గ్యాప్ ఉంటుంది మ్యాడమ్ చూస్ ఏమి అనిపించలేదు మ్యాడమ్ నా పక్కల చుట్టుపక్కల పోయినట్టు అయితే ఏమి అనిపించలేదు మ్యాడమ్

ఒకసారి సీసీ ఫుటేజ్ అంటే నేను బ్యాగ్ అక్కడ పెట్టి లోపలికి పోయి వచ్చిన మ్యాడమ్ ఇంక తర్వాత నేను అక్కడ చూసుకోలేదు నాకు అక్కడనే పోయిందని డౌట్ మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్ చూడండి మ్యాడమ్ జర ఓకేనా మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్